హలో రెస్టారెంటా అండి ఓకే సార్ నేను ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటున్నానండి అవునండి నాకు బాగా ఆకలేస్తుందని ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాను చికెన్ దమ్ బిర్యాని ప్రాన్స్ బిర్యానీ మటన్ బిర్యానీ ఒక డ్రింక్ బాటిల్ కూడా నాకు ఆర్డర్ చేస్తున్నానండి నాకు ఒక గంటలో నాకు ఈ పదార్థాలు అనేవి కావాలండి నాకు త్వరగా అందజేయండి ఓకేనండి ఎంతవుతుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఆ తగ్గదా అండి తగ్గించండి ఒక ఐదు వందలు ఓకేనండి పన్నెండు వందలు ఇస్తానండి మరి ఓకేనా మర్చిపోకండి సార్ మేము వై జంక్షన్ దగ్గర ఉన్నాము నేను కాల్ చేస్తే నేను వై జంక్షన్ రోడ్ పైకి వస్తాను ఇక్కడే ఉన్నాను నేను త్వరగా పంపించండి ఆకలిగా ఉంది ఓకేనా అండి థాంక్ యూ అండి